ఇప్పుడు ఉన్న మొక్కల నుండి విత్తనాలను సేకరించి వాటిని గార్డెన్లో పెట్టి వాటిని నీళ్ళు పోసి గుప్ప త్రవ్వి వాటిని మొక్కలుగా తయారు చేస్తాను వీటిని మళ్ళీ నేను విక్రయించుకుంటాను అదేవిధంగా వీటి నుండి కూడా మళ్ళీ విత్తనాలు సేకరించి మళ్ళీ మొక్కలు తయారు చేస్తాను ఇదే పద్ధతిలో ఎక్కువగా మొక్కలు తయారు చేస్తు ఉంటాను అరటి మొక్కలు అయితే తన పక్కన చుట్టుపక్కలు వచ్చే పిలకలను తీసి వేరే దగ్గర వేసి మళ్ళీ వాటి నుండి మొక్కలు తయారు చేస్తాను ఈ విధంగా నేను మొక్కలను తయారు చేసే మెలుకువలు మా తాత దగ్గ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ విధంగా నేను ఎక్కువగా సంపద పొందగలుగుతున్నాను అదే విధంగా మొక్కల నుండి మరొక విత్తనాలు సేకరించి చిన్న ముక్కలను కూడా తయారు చేయగలుగుతున్నాను